నేను చూసే యూట్యూబ్లో చాలా మట్టుకు అంటే నేను వీక్షించే ప్రతీ ఒక్కటీ కూడా ఏదైనా టీవీ ప్రోగ్రామ్ అవ్వచ్చు లేకపోతే న్యూస్ ఛానల్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా యూట్యూబ్ ఛానల్ అయినా అంటే ది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కాబట్టి నేను ఏది చూసినా అయన్నీ ప్ర అన్నీ కూడా నా స్థానిక భాషలోనే ఉంటాయి ఎందుకంటే నేను చాలా మట్టుకు మా స్థానిక భాషలోనే వీక్షిస్తాను చెప్పాలంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అనుకుంటే కనుక ఎన్డిటీవీ అని లేకపోతే టీవీ నైన్ అని సాక్షి అని ఇలాంటివన్నీ కూడా నాకు తెలుగు భాషలోనే వస్తాయి అది మా సా స్థానిక భాషలోనే వాటిని నేను అనుసరిస్తూ ఉంటాను ప్రతీ రోజు ఏం జరుగుతుందా ఏంటా అని అలాగే ఇంకా చెప్పాలనుకుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏమిటంటే వంటల ప్రోగ్రామ్లు అని లేకపోతే ఇంకా ఉంటాయి కదా అండి మొక్కలని ఎలా పెంచాలి లేకపోతే నీ నీటిని మనం ఎలా ఆదా చేయాలి వృధా చేయకుండా ఎలా వాడాలి ఇలాంటి వాటి మీద కొన్ని యూట్యూబ్ ఛానల్ అనేవి ఉన్నాయి

ఇంకా టీవీ ప్రోగ్రామ్లు అనేసరికి జాఫర్ గారివి అని ఒక న్యూస్ రిపోర్టర్వి ఉంటాయి ఆయన రిపోర్టర్ ఒక న్యూస్ రిపోర్టర్ టైపు ఉండేవారు జర్నలిస్టు ఆయన వీడియోలు కూడా ఈ మధ్యన కొంచెం ఎక్కువగా వైరల్ అవుతున్నాయా ఆయన వీడియోలు కొంచెం ఈ మధ్యన ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మా స్థానిక భాష అయిన తెలుగులో చూడటానికి నేను ఎక్కువగా చూస్తాను తెలుగులో చూడటానికి ఎందుకంటే నాకు తెలుగు అలాగే ఇంగ్లీష్ మాత్రమే వచ్చు అలా అని హిందీ ఎక్కువగా అర్థం అవదు కొన్ని కొన్ని ఇంగ్లీష్ ఛానల్లు కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను ఎలాగా అంటే అవి ఎనిమల్ లైఫ్ అని ఒక ఛానల్ ఉండేది డిస్కవరీ ఛానల్ వాటిలో కూడా కొన్ని కొంత మంది వ్యక్తులు వారి అడవిలో జరిగే జీవితాలను ఎప్పటికప్పుడు

కొన్ని ఛానల్లు ఏంటంటే బేర్ గ్రిల్స్ అని ఆ ఛానల్ ఒకటి నేను అది ఇంగ్లీష్లో వస్తుంది దాన్ని నేను చూడటానికి ఇష్టపడతాను అది ఒకటి చూస్తాను ఇంకా చెప్పాలంటే హిందీలో గలాటా అని ఒకటి గలాటా ఛానల్ కూడా అర్థం కాకపోయినా ఎంతో కొంత అర్థం చేసుకుంటూ దాన్ని చూడాలనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకొకటి డాన్స్ ప్లస్ అని దాంట్లో రాఘవ్ అనే ఒక యాంకర్ ఉంటారు అవి ఆయన వేసే జోకులు కానీ ఆయన చేసే కొన్ని పద్ధతులు అంటే కామెడీ సీన్స్ కానీ చాలా బాగుంటాయి వాటిని చూడటానికి నేను ఇష్టపడుతూ ఉంటాను ఇలా నా యూట్యూబ్ ఛానల్లు అంటే చెప్పినట్లుగా నేను ఈ వంట వంటకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్లు చూస్తాను అలాగే మన ఈటీవీ సంబంధించిన ఢీ ఢీ షోలు చూస్తాను అలాగే మొక్కల్ని ఎలా పెంచాలి నీటిని ఎలా ఆదా చేయాలి ఇలాంటివన్నీ కొన్ని యూట్యూబ్ ఛానల్లు ఫాలో అవుతూ ఉంటాను అవన్నీ కూడా మా స్థానిక భాషను తెలుగులోనే ఉంటాయి ఇంకా వేరే భాష విషయానికి వచ్చేసరికి నేను చెప్పినట్లుగా గలాటా అని లేకపోతే డాన్స్ ప్లస్ అని వీటిని వేరే భాష అయినప్పటికీ నాకు చూడాలని ఆసక్తి ఉంటుంది ఇందాక చెప్పినట్లుగా డై డిస్కవరీ ఛానల్లో య ఎనిమల్స్ లేకపోతే వాడి అడవిలో జరిగే అమెజాన్ అడవిలో వాడి జీవన విధానం ఇలాంటివన్నీ వేరే భాషలో ఉన్నప్పటికీ నాకు ఎంతో కొంత చూడాలని ఆసక్తి ఉంటుంది అలాగే చూస్తాను కూడా